హలో ఇది హోండా షోరూమా అది నేను జూపిటర్ స్కూటీ నేను పర్చేజ్ చేద్దాము అనుకుంటున్నాను అది నీ దగ్గర నాకు ఈ ఈ సంక్రాంతికి కావాలి

అది కొన్ని డీటెయిల్స్ నాకు కాల్లో చెప్పగలుగుతారా అది సంక్రాంతి వరకు అవైలబుల్ ఉం ఉంటుందా మరి ఓకే ఇది మా మన దగ్గర జుపిటర్ ఎన్నో వేరియన్స్ ఉంది

మనకి జూపిటర్ మైలేజ్ ఎంత ఇస్తుంది ఎంత ఇస్తుండవచ్చు ఫార్టీ ఫైవా

అదే నేను బయట టాకు జుపిటర్ మైలేజ్ తక్కువ ఇస్తుండవచ్చు అని అలా

ఇది అడ్రస్ ఎక్కడ అండి ఇది ఈ షోరూమ్ కాటాదాన్ దగ్గరనా మన దగ్గర సంక్రాంతి సేల్ ఏమైనా నడుస్తుందా

ఇంకా ఏం నెగోషియేట్ కాదా

ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉంది అండి ఇది అయి కలర్ నేమ్ చెప్పగలుగుతారా ఓకే అది మరి మీ షోరూం దగ్గరకి వచ్చే మీట్ అవుదాము ఓకే మేము ఈఎంఐ ప్రకారంగా తీసుకోవాలి అనుకుంటున్నాము ఓకే ఓకే ఓకే డెఫినిట్లీ థ్యాంక్ యూ వస్తాము ఓకే